నాకు ఇష్టమైన తెలుగు రచయితలు మరియు కవులు కూడా ఉన్నారు చాలా మంది రచయితలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టమంటే వాళ్ళు రాబోయే తరం గురించి అదే విధంగా జరిగిన మంచి గురించి అదే విధంగా జరగబోయే మంచి చెడు గురించి అన్నీ చెబుతూ ఉంటారు వాళ్ళ రచనల వల్ల ఎంతో మంది చెడు అభిప్రాయం కలిగిన వాళ్ళు మంచిగా అభివృద్ధి చెంది వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళు చెప్పిన వాక్యాల వల్ల ఎంతగానో మార్పు చెందుతారు దీని వల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది రచయితలు కవుల వల్ల మనసు కూడా ఆనందంగా ఉంటుంది వారు చేసిన కవితలు ద్వారా వాళ్ళు మాట్లాడిన వాక్యాల ద్వారా మరింత ఆనందంగా ఉంటుంది అందువల్ల కవులు రచయితలు అంటే చాలా అభిప్రాయం గౌరవంతో ఉండాలి మన భారత దేశంలో రచయితలు మరియు కవులు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే మన భారతదేశం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన ఆ వాక్యాన్ని అనుసరిస్తూ వాళ్ళు అడుగుజాడల్లో కూడా జనాలు నడుస్తారు కాబట్టి వాళ్ళకి మరింత కృషి చేసి ఇంకా మరిన్ని మంచి రచనలు మరిన్ని మంచి కవులు చెబుతూ ఉంటారు దీనివల్ల మన భారత సమాజం అనేది ఎంతగానో అభివృద్ధి చెందుతుంది